నాకు తెలిసినంతవరకు అయితే ప్రస్తుత విద్య వ్యవస్థనే బెటర్ ఎందుకంటే ఎక్కువ ఫారిన్కే వెళ్తారు కదా అక్కడ బాగుంటుంది స్టడీ శాలరీ ఎక్కువ ఉంటుంది అక్కడ మంచి చాల వస్తే జాబులు ఎక్కువ వస్తాయని ఉద్దేశంక కొద్దీ ఎక్కువ ఫారిన్కే వెళ్తారు అక్కడ స్టడీ గానీ పిల్లలు ఉండే పద్ధతి గానీ కమ్యూనికేషన్ బాగుంటుంది అక్కడ అనేది మాత్రం నాకు తెలిసింది అయితే అదే భారతీయుల కూడా బాగుంటుంది కానీ ఎక్కువ ఫారిన్కు చాలా మంది వెళ్తారు